హలో ట్యాక్సీ ఏజెన్సీ వాళ్ళేనా మాట్లాడేది అన్నా మేము ఇలా మేము రేపు రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి మేము ట్యాక్సీ బుక్ చేసుకున్నామన్నా అయితే మాకు ట్రైను పది గంటలకుంది ఉదయం పది గంటలకి మాకు ట్రైను ఉంది అయితే మీరు ఆ సమయం లోపు రాగలరా మా ఇంటి దగ్గరకి ఒకవేళ మీరు ఆ విధంగా వచ్చినట్లయితే మేము ట్రైన్ మిస్ అవ్వకుండా సమయానికి చేరుకోగలము మీరు ఎనిమిదికలా మా ఏరియాలో ఉన్నట్లయితే మేము ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి అవకాశం ఉంటుంది ట్రైన్ మిస్ అవ్వకుండా చేరుకోగలము అటు ఇటు అయితే మళ్ళీ ప్రయాణం ఒకవేళ లేట్ ఇక్కడ లేట్ స్టార్ట్ అయితే మళ్ళీ ట్రైన్ మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు సమయానికి రాగలరని కోరుకుంటున్నాము